హలో ఇది వెజిటటెబుల్ షాపా నాకు కొన్ని వెజిటెబుల్స్ కావాలి ఇది ఆన్లైన్లో డెలివరీ చేస్తారా ఒకవేళ డెలివరి టమాటోస్ కానీ ఆలూ ఎంత టైంలో డెలివరీ చేస్తారు మీరు ఎప్పుడు స్కెడ్యూల్ చేస్తారు డెలివ ప్రైస్ ఎట్లా ఉన్నాయి మాకు అది ఒక వన్ కేజీ టమాటా టూ కేజీస్ ఆలూ మిర్చి ఒక హాఫ్ కేజీ అండ్ కావాలి దోసకాయ ఒక కేజీ మీరు ఏ డిస్కౌంట్ ఏమైన ఇస్తారా ఫస్ట్ అంటే నేను ఓకే అండి క్యాష్ ఆన్ డెలివరీ అండి మంచిర్యాల నాగార్జున కాలనీ ఇక్కడ గాంధీ బొమ్మ అవును అవునవును ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే అండి థ్యాంక్ యూ